నేను గొంతు బొంగరును లేదా అలసటను ఎదుర్కొన్న నా స్వరాన్ని కాపాడుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరిస్తాను ముందు ముందు క్రమమైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం గొంతు ఎక్కువగా ఊహించ ఉపయోగించుకోవడం అవసరం లేకపోతే ఎక్కువగా మాట్లాడకపోవడం గొంతును బాగుగా ఉండడంతో సహాయపడుతుంది తనికి తకిలీ గాయాలు లేకుండా మాట్లాడడం లేదా పాడటం కూడా ముఖ్యంగా కనిపి గమనించాలి అధిక హైడ్రేషన్ అంటే చాలామంది గొంతును నిగనిగలా ఉండటంలో నీరు ఎక్కువగా తీసుకోవడంలో త్రాగడానికి గాజు పానీయాలు లేదు తరచుగా గోరు గ్లాసులో నీటితో గార్లిక్ చేయడం వల్ల గొంతు శాంతించడానికి ఉపకరిస్తారు ఇంకా తేలికైైన వ్యాయు వాయు వాయుమైన లేదా ప్రమాణయం వాటి శ్వాస అలవాట్లను గొంత స గొంతును శక్తివంతంగా మరియు సురక్షితం చెందడంలో సహాయపడతాయి గొంతు అలసటా లేకుండా స్వరాన్ని కాపాడుకోవడానికి తగిన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం వేడి పదార్థాలు మసాలాలు ఆల్కహాల్ చక్కెర పదార్థాలు తగ్గించడం గొంతు ఆరోగ్యానికి మంచిది చివరిగా స్వరాన్ని ఎక్కువగా వినియోగించుకోవడం గాయానికి నటుడు నటుడు లేదా పబ్లిక్ స్పీకర్గా ఉపయోగించుకోవడం విశ్రాంతి తీసుకోవడం మరియు క్రమంగా తప్పకుండా వ్యాయాలు పాటించడం అత్యంత ముఖ్యమైనది